నాకు ఇష్టమైన తెలుగు సామెతలు చాలా ఉన్నాయి సామెతలు అంటే ఏంటంటే మనం దేన్నైనా పోల్చి చెప్పడానికి సామెతలను వాడతాము అలాగే జాతీయాలు కూడా ఉన్నాయి సామెతలు అంటే ఇప్పుడు చాలా ఉంటాయండి అడగందే అమ్మ అమ్మయినా పెట్టదు ఇంకా పేదవాడి కోపం పెదవడికే చేటు అన్నం పెట్టినవారి వారి ఇంటికె కన్నం వెయ్యడం ఇట్లా చాలా ఉన్నాయండి అలాగే చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ అంటారు అంటే వాళ్ళ స్వభావం ఎంటో చెప్పడానికి చేసుకున్నవారికి చేసుకున్నంత అని ఆ టైముని బట్టి వాడుతూ ఉంటాము ఇంకా చాలా రకాల సామెతలు నాకు ఇష్టమైనవి ఉన్నాయండి కడుపు తియ్యని మడి దేవుని లేని గుడి అంటే వ్యవసాయంలో కలుపు తియ్యడం ఎంత ముఖ్యమో తెలియచేస్తుందండి ఆ వ్యవసాయంలో మనం కలుపు తియ్యకపోతే అది పెరగవు సరిగ్గా పంట అట్లా కలుపు తియ్యని మడి దేవుడు లేని గుడి ఇంకా జాతీయాలు అంటే ఇప్పుడు ఎవరైనా భార్యాభర్తలు ఇద్దరు ఉంటే ఈడుజోడు అని వాడతాం ఈడుజోడు అనే జాతీయం ఇట్లా ఇంకా చాలా రకాల జాతీయాలు ఉంటాయండి ఇట్లా నాకు ఇష్టమండి